నేను మా స్కూల్ టైంలో చదువుకున్నప్పుడు మా టీచర్ నాకు ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్పేవారు అందులో దేశానే పరిపాలించాలనుకునే గొప్ప మహా రాజైనటువంటి అశోకుడి గురించి ఎక్కువుగా చెప్పేవారు తన పంతొమ్మిది ఏళ్ళ వయస్సు నుంచే యుద్ధ కళను బాగా నేర్చుకుని వేరే దేశల మీద దండయాత్ర చేస్తూ ప్రపంచ మొత్తాన్ని జయించాలని ఆశతో బయలుదేరారు మన భారత దేశాన్నే శాసిస్తూ ఎంతగానో యు యుద్ధవీరులను తయారుచేసి ప్రతి రాష్ట్రాన్ని కూడా ఆ రోజుల్లో భారతదేశాన్నే శాశించరు ఈయన ఓ గొప్ప రాజుగా పేరుపొందారు అదే విధంగా ఈయన గుణ దాన దయ అనే విషయాల్లో కూడా దేశంలోనే ఇతను గొప్పవారుగా మా టీచర్ నాకు ఎప్పుడు చెప్తూవుండేవారు ఇతని విషయంలో నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను ఎందుకంటే ఇతను గురించి చదివిన తర్వాత ఒక విషయం మీద ఆయన చాలా ఏకాగ్రతతో దృష్టితో పట్టుదలతో ఆయన పని చేసారో అదే విధంగా నేను కూడా ఏకాగ్రతతో దృష్టితో ఒక పని అనుకున్నప్పుడు దాన్ని పూర్తి చేయాలనీ నేను అతన్నించే ఆకర్షితుడనై నేర్చుకున్నాను